ఐదవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల మూడవ సంవత్సరం పంతొమ్మిదో తారీఖు జూలై నెల పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం ఇరవై ఐదవ తారీఖు డిసెంబర్ నెల పద్దెనిమిది వందల ముప్ఫైయో సంవత్సరం నాలుగో తారీఖు మే నెల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఐదవ తారీఖు నవంబర్ నెల రెండు వేల మూడవ సంవత్సరం